మా ఇంటి పక్క వారు వాళ్ళ సొంత తోటను నాటుకుంటు ఉన్నప్పుడు నన్ను సహాయం అడిగారు వాళ్ళకి సహాయం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము వాళ్ళు అలా తోటను నాటుకోవటంలో ఆ తోట పనిలో నేను సహాయపడుతు ఉంటే నా అనుభూతి చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇచ్చాను అంటే మీ తోట యొక్క లక్షణాలను అర్థం చేసుకొని దాని పెరుగుదలను చూసుకోవటం అలాగే మంచి మట్టిని ఉపయోగించడం మొక్కలకు సరైన సమయంలో మరియు సరైన స్థానంలో నాటడం మీ మొక్కలకు తగినంత నీరు మరియు ఎరువులను అందించడం మీ తోటను కలుపు తొలగించడం మీ ఇలాంటి సలహాలను అందించాను అలాగే తోటను నాటడం మాత్రమే కాదు తోటను నాటిన తర్వాత నిర్వహించడం అనేది చాలా ముఖ్యం ఇలాగ వారి తోట నాటుకుంటు ఉన్నపుడు వారికి సహాయం చేయడం నాకు చాలా బాగా నచ్చింది నాకు మొక్కలు మొక్కలు అంటే ఇష్టంతో నేను కూడా నా మొక్కలను పెంచుకుంటు ఉంటాను